నాకు తెలిసినంతవరకు తూర్పుగోదావరి జిల్లాలో స్థానిక ప్రభుత్వ రాజకీయ నిర్మాణాలు చాలా ఉన్నాయి తూర్పుగోదావరి పరివాహక జిల్లాల్లో పన్నెండు మండలాలు ఉన్నాయి ప్రతి మండలానికి ఒక మండల పరిషత్ ఉంది మండల పరిషత్తులు స్థానిక ప్రభుత్వాల యొక్క మౌలిక యూనిట్లు ఇవి ప్రాథమిక విద్య ఆరోగ్య సంరక్షణ మరియు రహదారుల వంటి సేవలను అందిస్తాయి జిల్లాకు ఒక జిల్లా పరిషత్ కూడా ఉంది ఇది మండలాల పరిషత్లను మద్దతు ఇస్తుంది మరియు ప్రాంతం మొత్తానికి సేవలను అందిస్తుంది జిల్లా పరిషత్కు ఒక చైర్ పర్సన్ మరియు పదిహేను మంది సభ్యులు ఉన్నారు మా తూర్పుగోదావరి జిల్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో ఒకటిగా పరిగణిస్తారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ప్రతినిధ్యం వహించే ఇద్దరు ఎమ్మెల్యేలు లను ఎన్నుకుంటారు రెండువేల ఇరవై మూడులో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు రాజమండ్రి నియోజకవర్గం నుండి డాక్టర్ పెద్దిరెడ్డి సురేష్ కోరుకొండ నియోజకవర్గం నుండి గాడిపల్లి శివప్రసాద్ ఈ ఎమ్మెల్యేలు జిల్లా కోసం అనేక విధాలుగా కృషి చేశారు వారు భారీ మొత్తంలో నిధులను జిల్లాకు తీసుకువచ్చారు ఇది రోడ్లు పాఠశాలలు మరియు ఆస్పత్రులు నిర్మాణానికి ఉపయోగించబడుతుంది వారు జిల్లాలోని పేదలకు సహాయం చేయడానికి కూడా చాలా కృషి చేశారు తూర్పుగోదావరి జిల్లాలోని స్థానిక ప్రభుత్వ రాజకీయ నిర్మాణాలు జిల్లా అభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తున్నాయి ఈ నిర్మాణాలు జిల్లాలోని ప్రజలకు సేవలను అందించటానికి మరియు జిల్లా యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడానికి పనిచేస్తారు నా అభిప్రాయం ప్రకారం డాక్టర్ పెద్దిరెడ్డి సురేష్ మరియు గాడిపల్లి శివప్రసాద్ రెండు తమ నియోజకవర్గాల కోసం మంచి పని చేస్తున్నారు వారు జిల్లాల్లోని పేదలకు సహాయం చేయడానికి మరియు జిల్లా అభివృద్ధికి కృషి చేయడానికి కట్టుబడి ఉన్నారు నా నా అభిప్రాయం ప్రకారం స్థానిక మండలాలు జిల్లాలో రాజకీయ నిర్మాణాలు చాలానే చేశారు